ప్రస్తుతం తెలం తెలంగాణలో విద్యార్థులను స్కూల్ పాఠశాల దశ నుండి వారికి ఎలా చదివితే ఎలా ఉపయోగపడుతుంది ఏ సబ్జెక్టు చదివితే ఏ విధంగా వారి ముందుకెళ్ళగలుగుతున్నారు ఏ సబ్జెక్ట్కి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని ముందుగానే సూచిస్తున్నారు అలాగే వాళ్ళ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఆ విద్యార్థులకు ఎక్కువగా చదివే సబ్జెక్ట్లో ఆ సబ్జెక్టు సంబంధించి ఉద్యోగ అవకాశాలను గురించి ప్రోత్సహించడం ఉన్నత చదువులను వారికి సూచించడం జరుగుతుంది అలాగే పదవ తరగతి కం పూర్తి అయ్యాక వాళ్ళు వారికి ఐటిఐ లాంటి లాంటి అవకాశాలను చాలా అవకాశాలున్నాయి అలా పూర్తి చేసిన వారు వారికి ఇంటర్న్షిప్ కానీ చిన్న చిన్న ప్రైవేటు సంస్థలలో శిక్షణ ఇచ్చి తదుపరి ఉద్యోగ అవకాశాలు కొన్ని కల్పిస్తున్నారు అలాగే డిగ్రీ కళాశాలల్లో జవహార్ నాలెడ్జ్ సెంటర్ అనే ప్రత్యేకమైన కోర్సులను అందించి వారికి రాబోయే రోజుల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఉద్యోగానికి వెళ్తే ఇంటర్వ్యూలు ఎలా ఫేస్ చెయ్యాలి అలా అలాంటి వాటి గురించి అవగాహన కల్పిస్తున్నారు అలాగే కార్మికుల పిల్లలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన వారి నైపుణ్యాలను గుర్తించి వారికి కంప్యూటర్ శిక్షణ కాని టైలరింగ్ కాని వారికి ఏ ఏ అవకాశ ఏ ఏ రంగాలలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగాలలో శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అలాగే విద్యార్డులు కూడా డిగ్రీ పూర్తి అవగానే వాళ్ళు ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లలో చదువుతూ లేదా గవర్నమెంట్ కొన్ని కొన్ని పోటీ పరీక్షలకు ఫ్రీగా ఉచిత ఉచిత శిక్షణ ఇ ఇస్తున్నాయి అలాంటి వాళ్ళ అలాంటి వాటిల్లో శిక్షణ అందుకుని చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు